హలో నమస్తే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ నేను మా అది యాపిల్స్ కానీ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ మన హోమ్ డెలివరీ చేయగలుగుతారా మేడం మీరు హాఫ్ అన్ అవరు ఏముంది అమ్మ రేటు ఏముంది యాపిల్స్కు ఒక టూ కేజెస్కి టూ హాండ్రెడు డ్రాగన్ ఫ్రూట్సు అదే హోమ్ డెలివరీ ఇప్పుడు హోమ్ డెలివరీకి అంటే ఇంటికి పంపించడానికి ఏమన్న చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయా లేకుంటే మేము వస్తే ఎంత మేము వస్తే ఇప్పుడు సేమ్ ప్రైసెస్ ఉంటుంది మేము వస్తే ఇంటికి హోమ్ డెలివరీ చేయడానికి ఏమన్న ప ప్రైసెస్ అంటే రేట్ ఏమన్న ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందా అని అదే మాకు ఓకే ఇంకొకటి మా పిల్లలకి వాలీబాల్ ఫుట్బాల్ కూడా మాకు అవసరము ఎందుకంటే ఇక్కడ మేము స్పోర్ట్స్ షాపులు మాకు దగ్గర సరౌండింగ్లో ఎక్కడ లేవు స్పోర్ట్స్ ఏమన్న దొరకగలుగుతాయా అక్కడ చూసి చెప్తారా మాకు అట్ల అంటలేను సూపర్ మార్కెట్లో ఉన్నాయా ఆడ ఇప్పుడు ఫూట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఆ పిల్లలకు చిన్న పిల్లలకి కొన్ని సూపర్ మార్కెట్లలో ఉండవు కదా అందుకని ఉన్నాయా మేడం అని అడుగుతున్నాను ఓకే ఓకే మేడం అయితే ఇది ఈ వాలీబాల్ కాస్కో వాలీబాల్ రేట్ ఎంత ఉంది మేడం అందులో ఆడ

చిన్న చిన్న పిల్లల ఇప్పు ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్లు కూడా బ్యాడ్మింటన్ నెట్ కూడా దొరుకుతుందా మీ వద్ద అక్కడ ఓకే మేడం సరే మేడం నేను లొకేషన్ పంపిస్తున్నాను

ఓకే మేడం నేను తప్పకుండా ఇప్పుడు లోకేషన్ పంపిస్తున్నాను పంపించేసేయండి ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ